మా ప్రాంతంలో దగ్గరదగ్గర ప్రజలు అందరికి అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ వచ్చి ఆర్ఆర్బీ స్పోర్ట్స్ ఆర్ఆర్బీ స్పోర్ట్స్ వచ్చి మా మాకు ఒక ఒక కిలోమీటరు దూరములో అయితే ఉంటుంది మాకు ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఏ విధంగా ట్రైనింగ్ కావాలనుకున్న కానీ మేమైతే ఆర్ఆర్బీ స్పోర్ట్స్ దగ్గరకైతే వెళ్ళేసి ట్రైనింగ్ కోసం అయితే మా సార్ని అయితే కలుస్తాము మాకు నేర్పించే స్పోర్ట్స్ సెంటర్లో సార్ అయితే ఉంటాడు ఆ సార్ అయితే సార్ దగ్గరకైతే వెళ్ళేసి కలుసుకునైతే మాకైతే సార్ అయితే చెప్తాడు ట్రైనింగ్కి సంబంధించిన వస్తువులు ఏమి తెచ్చుకోవాలి అండ్ అండ్ మంత్లీ ఫీస్ కానీ మంత్లీ సార్కి కట్టాల్సిన ఫీస్ కానీ తనైతే చెప్తాడు సో సార్ చెప్పిన విధంగానైతే మేమైతే ట్రైనింగ్ అయితే తీసుకుంటాము అండ్ ఇప్పటికి అయితే సార్ దగ్గర చాలా మంది అయితే ట్రైనింగ్ అయితే తీసుకునేకి అయితే వెళుతు ఉంటారు అండ్ మేమైతే అందరం వచ్చి కామన్గా గేమ్ ఆడేది ఏంటంటే క్రికెట్ మేమైతే క్రికెట్ ట్రైనింగ్కి అయితే సార్ దగ్గరకైతే వెళ్తాము అండ్ ఎలా బ్యాటింగ్ చేయాలి ఎలా స్పిన్నింగ్ బాల్ వేయాలి అండ్ ఫీల్డింగ్ కానీ అండ్ అలాంటివైతే సార్ అయితే మాకైతే చాలా బాగా నేర్పిస్తు ఉంటాడు సో అందుకైతే ఇప్పటికి కూడా మేము మా సార్నైతే చాలా మంది అయితే విసిట్ చేయిస్తుంటాము మేము కూడా విసిట్ అవుకుంటు సార్తోనైతే ఇంకా షేర్ చేసుకుంటునైతే ఉంటాము సో అలాంటి ఇలాంటి స్పోర్ట్స్ సెంటర్లు అయితే ఉండాలి అండ్ మంచిగా ట్రైనింగ్ అయితే ఇచ్చి అయితే మనకైతే చే చేయించి మంచిగా గేమ్ అయితే నేర్పించి అయితే పంపుతారు మనకైతే